చెప్పండి

మీకు ఎన్ని రోజు పోవాలి సార్ అవునా మీకు ఏం టెంపుల్స్ కావాలా ఏంటి వెకేషన్స్కి వేరే స్పాట్స్ కావాలా అట్లా ప్యాకేజ్ అయితే ఉంది కానీ అవి మీకు రేటు చాలా పడుతుంది సార్ లాంగ్ ట్రిప్ అవుతుంది అది చాలా లే హాలిడేస్ ఉంటాయి దాంట్లో లీవ్ తీసుకుంటుంది చాలా టైం తీసుకుంటుంది దాంట్లో ట్రావెల్స్ ఉంటుంది కదా

అవును అవును ఉంటు ఉన్నాయి సార్ అట్లా ఏం లేవు కానీ దానికి ప్యాకేజ్ ఎక్కువ ఉంటుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అట్లాంటివి ప్యాకేజ్లకి ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది సార్ లోకల్ ఉంటుంది అది ఫైవ్ థౌజండ్ లోకల్ ఉంటుంది సార్ అదే మీకు ట్వంటీ థౌజండ్ నుంచి అంతా మీకు స్టేట్స్ తీసుకుంటాము మళ్ళీ వన్ లాక్ నుంచి ఇంటర్నేషనల్ ఉంటాయి మీకు ఉంది సార్ ఫిఫ్టీ థౌజండ్ది ఫైవ్ మెంబర్స్ కదా సార్ మీకు జమ్ము కాశ్మీర్ మళ్ళీ లదాఖ్ గుజరాత్ అవన్నీ ఉంటాయి సార్ దాంట్లో మీకు ఇన్వాల్వ్

అది ఎట్లా అంటే సౌత్లో అట్లా అంటే సౌత్లో ఉన్నాయి సార్ నార్త్లో అట్లాంటి బీచెస్ లేవు కదా అందుకే సౌత్లో చెప్తూ ఉన్నాను సార్

సరే సార్ మీరు చెప్పండి మీరు ఇంకా సౌత్లో ఉన్నాయి సార్ పోతారా లేకుంటే మళ్ళీ గోవా దాంట్లోకి ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్